మా ఊరిలో కొన్ని సార్లు నీటి కొరత వచ్చింది దానివల్ల మేము ఎంతో నస్టాన్ని పొందాము దాని ప్రభావం మా మీద పడింది ఇప్పటినుంచైనా మేము నీటిని పొదుపు చేయాలనుకుంటున్నాం దాని వల్ల మేము కొన్ని ట్యాంకులు బావులు తవ్వుకున్నాం నల్లలు కూడా తీసుకున్నాం రోజూ కింత నీరైతే వాడుకోవాలో అంతే నీరు వాడుతున్నాము అలాగని నీరు కూడా ఏమి వృధా చేయట్లేదు నీరు కొరతలు రావడంతో జనమంతా ఎంతో కస్టపడ్డారు ఇంకా పిల్లలు పొద్దున లేచిన లేచిన నుండి రాత్రి పడుకునే వరకు నీళ్ళు లేకుండా ఏ పని చేయలేము అందుకని నీరు కొరత చాలా కష్టమైనది మా ప్రాంతాల్లో చుట్టుపక్కల ఎంతో మంది నీళ్ళు రాకపోవడంతో చాలా కష్టపడ్డారు దానిని నా కళ్ళారా నేను చూశాను కాబట్టి నేను ఇప్పటి నుండి నీరు వృదా చేయకూడదని అనుకుంటున్నాను అందుకోసమని ఒక సంపు తీసుకున్నాము ఇంకా బొరుబావులు వేసుకున్నాం రోజుకి ఎంతయితే నీరు వాడుకోవాలో అంతే నీరు వాడుతున్నాం మరి కొందరు ఒక బకెటు స్నానానికి వాడుకోవాలంటే మూడు బకెట్లు వాడుతారు ఆ నీరు అయిపోయినాక దాని విలువ తెలుస్తుంది నీరు అనేది జీవితంలో ఎంత ముక్యమైనది అంటే అది లేకుండా ఏ పని కాదు నీరు కొరత వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు దాన్ని ఎదుర్కోవడం ఎంతో కష్టం మా ప్రాంతాల్లో ఎంత మంది చుట్టుపక్కల నీళ్ళ కొరత వళ్ళ చాలా కస్టాలు పడ్డారు కాబట్టి ఇప్పుడూ మేము దానికోసం మా ఊరి సర్పంచిని అడిగి బొరుబావులు తవ్వడం సంపులు తోడడం నల్లపైపులు తీయడం ప్రారంభించాం ఇలా చేస్తే అయిన కనీసం కొంచం నీరు సేవ్ చేయొచ్చని మేము ఇలా చేశాం మా ఊరి సర్పంచిగారు కూడా మా మాటలకు విలువ ఇచ్చి మేము చెప్పినట్టు చేశారు అప్పటినుంచి మేము నీళ్ళు కొంచం ఆదా చేస్తున్నాం నీరు ఎంత ముక్యమైనది అంటే నీళ్ళు లేకుంటే మనిసి జీవించలేడు నీరు వల్ల చెట్లు బ్రతుకుతున్నాయి జీవులు బ్రతుకుతున్నాయి నీరు అనేది మన జీవితంలో ఎంతో ప్రాముక్యమైనది ఒకటి అందుకని నీళ్ళని ఎప్పుడూ మనము వృధా చేయకూడదు వృధా చేసినమంటే అది మళ్ళీ రాదు నీరు లేక ఎంతో మంది చనిపోతున్నారు అందుకని నీరుని ఎప్పుడు వృధా చేయకూడధు నీరు కొరత వస్తుందని ఊహించలేదు నా జీవితంలో వచ్చాక ఆ కస్టాలు ఎలా ఉంటాయో అనుభవం ఉన్న వ్యక్తిగా నేను ఇప్పుడు నీరు కొరత కోసం కొన్ని చర్చలు తీసుకుంటున్నాను మేము మా గ్రామ ప్రజలందరూ కూడి ఒక సంగం చేసి దాని ద్వారా నీరెలా ఉపయోగించుకోవాలో అని ఒక మీటింగ్ పెట్టుకున్నాము దాని ద్వారా అందరి చిన్న పిల్లలకు పెద్దలకు ముసలివాళ్ళకు నీళ్ళు ఎలా ఉపయోగించాలో కూడా చెప్పాము అప్పటినుంచి మా చుట్టుపక్కల వాళ్ళెవరూ నీరు వృధా చేయట్లేదు నీళ్ళ కోసం తాపత్రయం కూడా వాళ్ళకి అర్థమయ్యింది ఒకసారి అనుభవం అయితే కాని అందరూ అలా వృధా చేయరాని కోరుకుంటున్నాము అది కూడా కొన్ని చాలా అనుభవం అయితేనే తెలుస్తుంది నీరు ఉన్నదని కదా అని వేస్ట్ చేస్తే మళ్ళీ రానప్పుడు తెలుస్తుంది దాని విలువ ఏంటో